హలో నేను కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను ఎవరూ మాట్లాడుతున్నారు అవును బాబు చెప్పు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 ఓ అది అకస్మాతుగా జరిగిందా నువ్వు ఎప్పుడు వెళ్ళాలి అర్థమైంది సాయిబాబా కానీ టీసీ ఇచ్చేందుకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి టీసీ కోసం అధికారికంగా ఒక అప్లికేషన్ రాయాలి ఆ అప్లికేషన్లో నీ పేరు రోల్ నెంబర్ కోర్స్ విడిచి వెళ్ళే కారణం వంటి వివరాలు ఉండాలి అవును ఫీజు క్లియరెన్స్ ఉండాలి మేము చూసి నీకు ఏమైనా పెండింగ్ ఫీజులు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తాం లైబ్రరీలో ఏమైనా బుక్స్ రిటర్న్ చేయాలసి ఉంటే అవి కూడా రిటర్న్ చేయాలి చాలా మంచిది నువ్వు రేపు ఉదయం పది గంటలకు నా కార్యాలనికి రా మేము అన్ని పత్రాలను పరిశీలించి ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మీకు టీసీ అందిస్తాము సాధారణంగా టీసీ ప్రాసెస్ చేయడానికి రెండు నుండి మూడు రోజులు పడుతుంది కానీ మీ పరిస్థితిని పరిశీలించి త్వరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాము